నాకు అత్యంత ఇష్టమైన గేమింగ్ జ్ఞాపకం ఏంటంటే డబ్ల్యూటీసీ ట్వంటీ ట్వంటీ రియల్ క్రికెట్ ఎందుకంటే ఆ గేమ్లో నేను ఒక భారీ స్కోర్ని చే భారీ స్కోర్ని పెట్టాను ఆ గేమ్లో నేను ఆస్ట్రేలియాతో ఒక గేమ్ అడాను ఆ రోజు అది కూడా టెస్ట్ మ్యాచ్ ఆ రోజు నేను వాళ్ళ మీద వేయి కంటే ఎక్కువ పరుగులు చేసాను అది కూడా డిఫికల్టీ మోడ్లో ఆరోజు నేను విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో కలిసి ఒక్కళ్ళు ఎన్ని నాలుగు వందలు ఇంకా ఒక్కళ్ళు మరియు ఆ నాలుగు వందలు స్కోరు చేసి అలా ఇంకా మిగతా బ్యాట్స్మెన్ ఇంకొక రెండు వందల పరుగులు చేసి వేయికి పైగా పరుగులు చేసాను అది నాకు ఎంతో మనస్ఫూర్తిని ఇచ్చింది ఎందుకంటే నేను చా ఎన్నోసార్లు డబ్ల్యూ రియల్ క్రికెట్ ట్వంటీ టూ గేమ్ను ఆడాను కానీ ప్రతీసారి నేను చెద్దామని అనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను కానీ ఆ రోజు మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఆడి వేయికి పైగా లక్ష్యాన్ని పెట్టాను అది అత్యంత ఇష్టమైన గేమింగ్ జ్ఞాపకం ఎందుకంటే నేను చాలా చాలా రకాలైన క్రికెట్ గేమ్లు ఆడాను ఫోన్లో కానీ ఎటు ఏ గేమ్ ఏ గేమ్లో కూడా నేను అలా రన్ చేయలేదు కానీ ఈ ఈ ఆ ఆర్సీ ట్వంటీ టూ వర్షన్ నేను వేయికి పైగా పరుగులు టెస్ట్ మ్యాచ్లో అది కూడా ఆస్ట్రేలియా మీద డిఫికల్ట్ మోడ్లో చేయడం వల్ల నాకెంతో సంతోషంగా అనిపించింది అది నాకు చాలా ఇష్టమైన జ్ఞాపకం ఆ రోజు నేను చాలా దృష్టి పెట్టి ఆడాను కాబట్టే నేను అలా చేయగలిగాను ప్రతీసారి నేను చాలా ర్యాష్ షాట్స్ ఆడటం వల్ల వికెట్లు కోల్పోయి ఎక్కువ పరుగులు చేసే వాన్ని కాదు అలా చేయకపోవడం వల్ల మ్యాచ్ కూడా చాలాసార్లు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆ రోజు చాలా పట్టుదలతో వికెట్లు కోల్పోకుండా రోహిత్ శర్మ మరి కోహ్లీ మధ్య ఒక పెద్ద భాగస్వామ్యం నిలబడి వాళ్ళ మధ్య ఒక ఎనిమిది వందల రన్నులు భాగస్వామ్యం కోల్ నిలబెట్టాను ఇలా వాళ్ళిద్దరితో పాటు ఇంకొక కొంత మంది బ్యాట్స్మెన్స్తో కలిపి వేయికి పైగా పరుగులు చేసాను ఆ రోజు అందుకే ఆ గేమ్ ఆ రోజు ఆడిన గేమ్ నాకెంతో అనుభూతిని ఇప్పటికీ అదే నా హిస్టరీ నా ఆపేష్ నా గేమింగ్ హిస్టరీలో అదే ఎక్కువ ఎక్కువ కొట్టిన స్కోర్ అది ఎప్పటికీ నేను మరచిపోను అదే రోజు నేను ఆ మ్యాచ్ కూడా చాలా పెద్ద మార్జిన్తో ఆస్ట్రేలియాపై విజయం సాధించాను దాని వల్ల నాకు ఎంతో మనస్ఫూర్తి వచ్చింది ఆ గేమ్ వల్ల అది చాలా మంచి అనుభూతిగా అనిపించింది నాకు ఎందుకంటే నేను ప్రతీసారి ట్రై చేసాను పెద్ద లక్ష్యం కొడదామని అది కూడా పెద్ద డిఫికల్ట్ టీమ్ వల్ల కానీ ప్రతిసారి నేను కొట్టలేకపోయాను ప్రతీసారి పెద్ద పెద్ద షాట్స్ ఆడటం వల్ల మిస్ టైమ్ అవడం వల్ల ఆ వికెట్ కోల్పోయే వాన్ని కానీ ఆ రోజు ఎంతో దృష్టితో ఆడటం వల్ల వికెట్ కోల్పోలేదు అది నాకు మంచి అనుభూతి చెందింది అలా కానీ అదే లాస్ట్ టైమ్ మళ్ళీ ఆడేవాడిని మళ్ళీ ట్రై చేసా కానీ మళ్ళీ ఏ రోజు అంత పెద్ద స్కోర్ కానీ ఒక్కసారి మాత్రం ఎనిమిది వందలు కొట్టాను దాని తరువాత గేమ్లో ఇంకా అదే లాస్ట్ ఆ తరువాత ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా నేను కొట్టలేకపోయాను అందుకే ఆ గేమ్ ఆరోజు ఆడిన గేమ్ నాకెంతో మనస్ఫూర్తినిచ్చింది చాలా ప్రత్యేకంగా కూడా అనిపించింది నేను ఆడిన గేమ్స్ అన్నింటిలో పోలిస్తే చాలా ఆనందంగా కూడా అనిపించింది అందుకే ఆ గేమ్లో చా ఆ రోజు ఆడిన ఇన్నింగ్స్ని ఎంతో అవి అన్నింటితో కలిపితే అదే ఎక్కువగా రేట్ చేస్తాను మళ్ళీ చాలాసార్లు ట్రై చేసినా కానీ ఏ రోజు నేను మళ్ళీ అంత స్కోర్ అంద దగ్గరికి కూడా వెళ్ళలేదు ప్రతీసారీ అయిదు వందలు నాలుగు వందలలోపే ఆల్ అవుట్ అయ్యేవాన్ని సో అలాంటి టైమ్ మళ్ళీ రాలేదు నాకు ఎప్పుడూ వేయి పరుగుల కంటే ఎక్కువ స్కోర్ చేద్దామని ఒక ఇన్నింగ్స్లో సో అది నాకు ఎంతో ఇష్టం అయిన అత్యంత గేమింగ్ అత్యంత ఇష్టమైన గేమింగ్ జ్ఞాపకం ఇప్పటికీ ఆడుతూ ఉంటాను కానీ మళ్ళీ ఎప్పుడు ఎంత ట్రై చేసినా కూడా నా నేను మళ్ళీ వెయ్యి రన్లు స్కోర్ చేయలేకపోయాను కానీ ఫ్యూచర్లో మళ్ళీ ట్రై చేస్తే స్కోర్ చేస్తానని అనుకుంటున్నాను చేస్తే దాన్ని దాటి ఇంకో ఇంకో టార్గెట్ పెట్టుకుందామని అనుకుంటున్నాను